పిల్లలు డ్రాయింగ్ వంటి కళలను ప్రారంభించటానికి సరైన వయసు ఎంత అంటే డ్రాయింగ్ అనేది మంచి ఆర్ట్ కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళు ప్రారంభించాలి ఎందుకు అంటే ఒక ఆర్ట్ కాని డ్రాయింగ్ కాని వెయ్యాలంటే దాని పర్ఫెక్ట్ గీయాలంటే వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ అన్నది రావాలి చిన్నప్పటి నుంచి ప్రారంభించింది అయితే వాళ్ళ చేతులు మంచిగా తిరుగుతాయి ఏ డిజైన్ ఏ ఆర్ట్ ఎలా వెయ్యాలి అన్నది వాళ్ళకి అవగాహన ఉంటుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచే ప్రారంభించాలి వాళ్ళు టెన్త్ ముందు టెన్త్ క్లాస్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి చిన్నప్పటి నుంచే పెయింటింగ్స్ సంగతి వచ్చి పెయింటింగ్స్ సంగతి ఏంటి అంటే ప్రొఫెషనల్ వర్కర్స్ కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు పైబడే ఉండాలి ఎందుకు అంటే దానికి వాల్ పుట్టి పెట్టాలి దానికి సరైన ఏజ్ వయసు అన్నది కంపల్సరీ ఉండాలి ఎలా అంటే వాల్ పుట్టి పెట్టాలి బ్లేడ్లతో పేపర్ కొట్టాలి లైట్ పట్టుకొని కలర్స్ వెయ్యాలి వాళ్ళ ఏజ్ సరిగ్గా లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటారు పద్దెనిమిది సంవత్సరాలు పై పడితేనే పెయింటింగ్ అన్నది చేయవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు లేకుంటే వాళ్ళని ఎవరు పనికి కూడా తీసుకోరు ప్రొఫెషనల్ వర్కర్స్ కూడా అనరు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు పైన ఉండి రెగ్యులర్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ప్రొఫెషనల్ వర్కర్స్ అవుతారు పెయింటర్స్ అవుతారు